హలో అండి నేను ఆర్డర్ టాక్సీ బుక్ చేసుకున్నాను కదా నేను ప్రస్తుతం అక్కడ లేనండి నేను బుక్ చేసుకున్నప్పుడు అడ్రెస్స్ చెప్పింది మీకు లక్ష్మి అపార్ట్మెంట్ అని చెప్పాను కదా ప్రస్తుతం మేము ఇప్పుడు ఆ అడ్రెస్స్ మారిపోయామండి నేను చెప్పిన అడ్రెస్స్ ఏంటంటే రోడ్ నెంబర్ టూ హౌస్ నెంబర్ త్రీ డాష్ ట్వంటీ సెవెన్ అని చెప్పాను కదా లక్ష్మి రెస్టారెంట్ భగత్ నగర్ అని ఇప్పుడు ప్రస్తుతం నేను అక్కడ లేనండి నేను కొంచెం వేరే కారణం వల్ల వేరే ప్లేస్కి రావలసి వచ్చింది మీరు ఏమనుకోకుండా ఆ అడ్రెస్స్కి కాకుండా ఇపుడు నేను చెప్పే అడ్రెస్సుకి రండి ఇపుడు నేను ప్రస్తుతం ఉన్నదీ అరుణా అపార్ట్మెంట్స్ అండి ఇది మన సప్తగిరి కాలనీ రోడ్ నెంబర్ త్రీ అండి మీరు ఇక్కడికి వచ్చి నన్ను పికప్ చేసుకుని తీసుకువెళ్లాలని చెప్తున్నాను ఎందుకంటే ప్రస్తుతం నేను ఫస్ట్ ఆర్డర్ బుక్ చేసుకున్నది కరెక్ట్ అంటే ఫస్ట్ అక్కడే ఉండే కానీ నేను వేరే కారణం వల్ల ఇక్కడికి రావలసివచ్చింది అందుకోసమనే నేను నా అడ్రెస్సును చేంజ్ చేసుకుంటున్నాను మీరు నన్ను ఇక్కడికే వచ్చి తీసుకువెళ్ళండి నేను మీకు వాట్సాప్లో కూడా నా లొకేషన్ షేర్ చేస్తాను మీరు కరెక్టుగా చూసుకునివచ్చి నన్ను టైమింగ్ వచ్చేసి ఇప్పుడు ఒక ఫోర్ వల్ల ఫోర్ వరకు మీరు నన్ను వచ్చి తీసుకువెళ్ళండి మీరు ఇపుడు నేను ఫస్ట్ చెప్పిన అడ్రెస్సుకి వెళ్ళుంటారు ఏమనుకోకుండా అక్కడనుండి మళ్ళీ ఇక్కడికి ఫోర్ వరకు వచ్చి నన్ను పిక్ చేసుకొని తీసుకువెళ్ళండి నేను మీకు అమౌంట్ విషయంలో కూడా కొంచెం అంటే ఫస్ట్ అడ్రెస్స్ వేరే చెప్పాను కదా ఇపుడు నేను ఇక్కడ వచ్చినందుకు కూడా అమౌంట్ కొంచెం నేను ఎక్కువే ఇస్తాను మీరు కొంచెం ఏమనుకోకుండా నేను ఇప్పుడు సెకండ్ చెప్పిన అడ్రెస్సుకి వచ్చి నన్ను పిక్ చేసుకోమని చెప్తున్నానండి ఇక్కడికే వచ్చి నన్ను పిక్ చేసుకోండి నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను కరెక్టుగా ఫోర్ వరకల్లా మీరు ఇక్కడకు వచ్చేలాగా చూసుకోండి